హలో అండి నాకు నాకు ఒకటి ఎక్స్ట్రా రూమ్ కావాలి దానికి బడ్జెట్ ఎంత అవుతుంది ఓన్లీ వన్ రూమ్కి అంత కాస్టా అవునులే కానీ ఎక్స్ట్రా రూమ్ ఎందుకంటే ఇప్పుడు హోమ్ థియేటర్లా కట్టించుకుంటున్నారు కదా అలా ఏమైనా ప్లాన్ చేస్తే వీక్లీ బాగుంటుంది కదా అని చెప్పి నైట్ అయితే అనుకున్నాను అంటే కాస్ట్ అవును కానీ ఈ సైడ్లో మనకి ప్లేస్ ఉంది కదా బిల్డింగ్ టెర్రస్ మీద కాకుండా ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో కడదామని అనుకుంటున్నాను దానికి మనీ ఎంత మనీ ఎక్కువే సైడ్నే పెట్టేయండి అంటే అక్కడే ఒక చిన్న హాల్లా అరేంజ్ చేసుకుంటే ఒక రూమ్ మనం డిజైన్ చేసుకుంటే వీక్లీ వన్స్ వెళ్లినట్లు ఉంటుంది కదా అని చెప్పి టెర్రస్ మీద అయితే ఒక ఫీల్ ఉండదు కదా అందుకే నేను అనుకుంటున్నాను ఓకే నీకు అంటే మీరు ఎక్కువ రూమ్స్ కడుతూ ఉంటారు కదా టెర్రస్ మీద కడితే బాగుంటుందా లేకపోతే అక్కడ పక్కన కట్టుకుంటే బాగుంటుందా

ఓకే అయితే మళ్ళీ ఓకే అండి తీసుకోండి తీసుకుని రూమ్ అయితే కట్టేయండి నీట్గా బాగుండాలి చూడడానికి మంచిగా కనిపించాలి ఓకేనా ఇప్పుడు మీరు కట్టారనుకో ఎవరైనా వచ్చినప్పుడు ఎవరు కట్టారురా అని అంటే మీకు కూడా వర్కు ఇంకా ఇప్పించగలుగుతాం కదా బాగుందంటే ఎవరైనా కూడా చేపించుకుంటారు కదా మీతోని అందుకని చెప్తున్నాను బాగుండాలి చూడడానికి బాగా కనిపించాలి ఓకేనా